చెప్పండి సార్ అవును మీరు టైలర్గారే కదండి నేను ఇలా ఏలూరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్నండి నాకు ఒక వంద యూనిఫార్మ్లు చేసిపెట్టాలండి మీరు పిల్లలకండి మొత్తం వంద మంది ఉంటారండీ ఒక ఇద్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ చెయ్యించాలండి ఒక అరవై మంది అమ్మాయిలు ఉన్నారు నలభై మంది అబ్బాయిలు ఉన్నారండి వాళ్ళకి కొంచెం యూనిఫార్మ్లు కుట్టి ఇస్తే సరిపోతుందండి అంటే మాకు ఒక ఇరవై రోజుల్లో మీరు కుట్టించి ఇవ్వాలండి అవుతుందా సరే అండి సరే అండి మీరు అయితే ఒకరోజు మా స్కూలుకి వచ్చి కొలతలు గట్రా తీసుకోండి సార్ సరే అండి ఒక రోజు వచ్చి కొలతలు తీసుకుందురుగానీ కొలతలు తీసుకున్నప్పుడే నేను మీకు అడ్వాన్స్ అనేది ఫోన్పే చేస్తానండి ఫోన్పే చేసాక మీరు ఒకసారి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది టైం ఎంత అనేది చెబుదురుగాని ఏలూరు అండి మాది ఏలూరు గవర్నమెంట్ స్కూలండి తెలుసు కదండి చొక్కా రంగును ఫ్యాంటు రంగు గట్రాను చెప్తానండి అయినా కానీ

వంద చెయ్యాలండి మరీ కొంచెం యూనిఫార్మ్కి వచ్చి ఒక ఐదు వందలు అంటే ఒక రెండు వందలు కానీ మూడు వందలు కానీ తీసుకోవచ్చు కదా సార్ పోనీ ఒక నాలుగు వందలు చెయ్యండి సరే అండి మీరు డేట్ ఫిక్స్ చేసి చెప్పండి నేను మీరు కుట్టించిన రోజున కొలతలు తీసుకున్న రోజున నేను మీకు ఫోన్పే చేస్తాను అదే కొంచెం అది

అవునండి అవునండి